హలో ఎవరు భావనా ఓకే చెప్పు భావన నీకా అవునా ఎవరు చెప్పారు మీకు

ఉంది ఉంది అదే కానీ టూ బిహెచ్కే ఉంది మరి మీకు ఓకేనా ఫ్యామిలియేగా మీకేనా లేదా మీ అన్న వాళ్ళకి ఎవరికైనానా మీరే వస్తున్నారా ఇటు మీ అన్న వాళ్ళ ఎవరైనా రిలాటివ్స్ వస్తున్నారా మళ్ళీ ఇది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రెంట్ కదా మళ్ళీ ఫోర్ మంత్స్ రుపీసు అడ్వాన్స్ ఇవ్వాలి ఫోర్ మంత్స్ ఓకేనా ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ అది మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ బిల్లా మీదే ఏ ఫ్లోర్ది ఆ ఫ్లోర్కి వస్తుంది మీ ఎలక్ట్రిసిటీ బిల్ మీదే వాటర్ బిల్ మీవే ప్రతి దానికి బిల్స్ సెపెరేట్ వస్తాయి ఎవరి బిల్ వాళ్ళే కట్టుకోవాలి ఖర్చు థౌజండ్ రూపీస్ మళ్ళీ అలాగా అపార్ట్మెంట్స్ కదా బాగానే ఉంటుంది మళ్ళీ మైంటైనన్స్ కూడా ఉంటుంది లైక్ మా ఫెస్టివల్స్ వచ్చినా ఏమైనా వచ్చినా మొత్తం కింద నుండి మీద దాకా వాషింగ్ చేయిస్తాము పార్కింగ్ స్లాట్లు అన్ని కూడా మొత్తం వాషింగ్ చేయించాల్సి ఉంటుంది వాచ్మ్యాన్ని కూడా మైంటైన్ చేయాలి కాబట్టి ఇక థౌసండ్ రూపీస్ మైంటైనన్స్ అందరికి ఫిక్స్ సో మీకు పర్ మంత్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రెంటు యా ఎలక్ట్రిసిటీ బిల్ మీరు ఎంత యూజ్ చేసుకుంటారో అంత ప్లస్ థౌజండ్ రూపీస్ ఇది మైంటైనన్స్ కాస్ట్ షేర్ చేస్తాను ఈ నెంబర్కి రేపు వస్తావా చూసుకోడానికి

సరే రేపు వచ్చేసేయి నీకు నెంబర్కి వాట్సాప్కి డీటెయిల్స్ అన్నీపెడతాను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఓకే డన్ బై